తెలంగాణ యొక్క విద్య మెరుగుపరచడానికి విద్యార్థికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కరికి ట్యాబ్ లాంటిది లేక ల్యాప్టాప్ లాంటిది ఇచ్చి వారికి విద్య అవకాశాలను ప్రోత్సహించడం మరియు ఆన్లైన్ సబ్జెక్టులు అలాంటివి నేర్పించడం ద్వారా ఇంకా విద్యార్థులు చాలా నేర్చుకునే అవకాశాలు ఉంది